మారుతున్న ఆధునిక ప్రపంచంలో ప్రజలు ఖచ్చితంగా సాంకేతిక నైపుణ్యాలు విలువనివ్వాలి ఉదాహరణకి ఇప్పుడు అనేకమంది కంప్యూటర్ నేర్చుకుని కంప్యూటర్ వర్క్స్కి వెళ్తున్నారు అలాగే అక్షర సత్య ఇదివరకు ఎంతోమంది పిల్లలకి చదవనేది పిల్లలకి పేరెంట్స్ దూరం చేశారు అలాంటిది ఇప్పుడు అందరూ చదువు మీద ధ్యాస పెట్టి చదువ గలుగుతున్నారు దాన్ని వల్ల అక్షర సత్య రేటు తగ్గి పెరిగిపోతుంది దీనివలన ప్రపంచం సాంకేతికంగా ఎంతగానో అభివృద్ధి చెందుతుంది డేటా విజులైజేషన్ అంటే ఎక్కువ ఇప్పుడు వర్క్కి సంబంధించే అయినా కానీ దేనికి సంబంధించి అయినా కానీ డేటా అనేది కలెక్ట్ చేయడానికి ఈజీగా కంప్యూటర్స్ నేర్చుకోవడం వల్ల ప్రతి ఒకరు డేటాని అబ్జర్వేషన్ చేసి విజువల్ విజువలేషన్ చేస్తున్నారు దానికి ఎంతగానో సాంకేతిక ప్రప సాంకేతిక నైపుణ్యాల వలనే ఆధునిక ప్రపంచం మారుతుంది ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి ఈ డేటాబేస్ గ్యాథరింగ్ వల్ల మేనేజ్మెంట్ వాళ్ళు ఎక్కువగా లాభపడుతున్నారు ప్రతి ఒక్కరు డేటా కంప్యూటర్లో పొందుపరచడం ద్వారా దేనికి సంబంధించిన విషయాలు కావాలన్నా దానికి సంబంధించిన విషయాలని కంప్యూటర్ల ద్వారా త్వరగా వెతకగలుగుతున్నారు అందుకని ఆధునిక ప్రపంచం ఎంతగానో ముందడుగు వేయడానికి ప్రథమ ప్రథమ కారణం సాంకేతిక నైపుణ్యాలు ఈ సాంకేతిక నైపుణ్యాలు ప్రతి ఒక్కరు అభివృద్ధి చేసుకొని ముందడుగుకి ఎంతగానో ఉపయోగపడుతుంది